హలో ఓలా సర్వీసెసా అండి మేము రెండు రోజులు క్రితం క్యాబ్ బుక్ చేసుకున్నామండి సర్వీస్ని అయితే మేము అక్కది నుంచి ఎక్కడి వరకు బుక్ చేసుకున్నామంటే వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నామండి మొదట్లో అంతా బాగానే ఉందండి సగం దూరం వెళ్ళేసరికి అస్సలు పరిస్థితి ఏం బాలేదండి అంటే క్యాబ్ అండి ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడం లేదా దాన్ని మళ్ళీ రిపేరు చేసి మళ్ళీ దాన్ని బాగు చేయడం చాలా జర్ మొత్తం మా ప్రయాణం అంతా నీరసం అయిపోయిందండి మళ్ళీ అది సరిపోయింది బానే రిపేర్ అయింది అనేసరికి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మాకు క్యాబ్ కూడా పంచర్ అయిపోయిందండి టైర్ ఒక టైర్ పంచర్ అయింది అనుకుంటే అనుకోవచ్చండి రెండు టైర్లు పంచర్ అయిపోయింది మరి గాలి లేకో తెలీదు లేదా ఏదో గుచ్చుకోవడం వల్లో పంచర్ అయిందో మాకు తెలీదండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అడ్డం వస్తే హార్న్ కూడా సరిగ్గా పని చేయలేదండి ఆ సర్వీస్ అస్సలు బాలేదండి అవునండి రెండుసార్లు రెండు టైర్సు పంచర్ అయిందండి మేము చాలా ఇబ్బంది పడ్డాం జర్నీలో అరకు వరకు చేరుకుంటామో లేదని కూడా తెలియలేదు ఫోర్ అవర్స్ అవ్వాల్సిన జ నాలుగు గంటలు అవ్వాల్సిన జర్నీ ఇంచుమించు సెవెన్ అవర్స్ తీసుకుందండి ఇలా అయితే మేము ఎలా అండి బుక్ చేసుకోవాలి అవునండి చాలా అడ్డంకులు వచ్చాయండి ఒక కారులో ఒక రిపేర్ అయితే అనుకోవచ్చు అండి అన్నీ రిపేర్లే వచ్చాయి పంచర్ అవ్వడం హార్న్ సరిగ్గా పని చేయకపోవడం ఎక్కడపడితే అక్కడ కారు ఆగిపోవడం సీట్స్ కూడా బాలేవండి మొత్తం ఏదో స్పాంజ్ అంతా బయటకొచ్చేసి చూడ్డానికి బానే ఉందండి లోపలికి కూర్చునే సరికి మొత్తం రిపేర్స్ అన్నీ కనిపించాయి మాకు ఇలా అయితే ఎలా వెళ్ళాలండి మేము అరకు మళ్ళీ డబ్బులు మాత్రం కరెక్ట్ గానే తీసుకున్నారండి ఇంకోసారి ఇలా అవ్వకుండా చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి